గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా రైతులు వాతావరణ సమస్యలను ఎక్కువగా ఎదురుకుంటున్నారు దీని వలన పండిన పంటలు ధర లేకపోవటం కానీ అదేవిధంగా సురక్షితంగా మనం మార్కెట్కి తీసుకువెళ్ళి అమ్మలేకపోవటం కానీ ముఖ్యంగా సమస్యలు వాతావరణం వల్ల వస్తున్నాయి అదేవిధంగా వ్యవసాయం మొదలుపెట్టేటప్పుడు ముఖ్యంగా వచ్చే సమస్య అంటే ఆర్థిక సమస్య ఈ ఆర్థిక సమస్య వలన చాలా ఇబ్బంది పడుతున్నారు ఈ ఆర్థిక సమస్య వలన వ్యవసాయం చేయడానికి అప్పులు చేయాల్సి వస్తుంది చిన్న సన్నకారు రైతులకు కూడా వ్యవసాయం గురించి అవగాహన లేకపోవటం వారికి శిక్షణ లేకపోవటం కూడా రైతులు ఎదురుకుంటున్న ప్రధాన సమస్యలు వీటికి గవ ప్రభుత్వాలు సహకరించి శిక్షణ ఇస్తూ సహాయం పెట్టుబడి సహాయాలు చేస్తూ ఉండాలి అదే విధంగా సాంకేతిక లోపం వలన కూడా మనకు ఇబ్బందులు ఎదురుకుంటున్నారు రైతులు సాంకేతికత లోపాల వలన చాలా సమస్యలు మనము తీర్చ వచ్చు